భారతదేశంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా బాగా జరుపుకుంటారు ఆ రోజు మన జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్రం వచ్చిన ఆనందంలో అందరికీ మిఠాయిలు పంచి పెడతారు అట్లాగే దసరా భారతదేశంలో ఒక ముఖ్యమైన పండుగ ఆ రోజున అందరూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి నరకాసురుడ్ని వధించినందుకు ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు మరియు దీపావళి చిన్నలు పెద్దలు టపాసులు కాల్చి తమ ఆనందాన్ని దీపావళి రోజున జరుపుకుంటారు